మా గ్రామంలో ఎక్కువ వ్యవసాయానికి ఏటి కాలువలు ప్రధాన జీవనాధారం మాకు తాటిపూడి రిజర్వాయర్ ఉండడం వలన మాకు నీటి సమస్య అనేది ఎక్కువగా ఉండదు నిరంతరం ఒకటి నీటి సరఫరా అనేది ఉంటుంది కాలువలు పూడికలు తీసుకుంటే సరిపోతుంది మాకు ఎటువంటి ఇబ్బంది అయితే నీటికీ ఇబ్బందులు లేవు మాకు ఒకప్పుడు ఎక్కువగా ఉన్న ఇబ్బంది నీటి సమస్య ఈ రిజర్వాయర్ నిర్మాణం తర్వాత మకు ఎలాంటి నీటి సమస్య లేకుండా పోయింది అదే విధంగా మీరు మెరక ప్రాంతాల్లో కూడా బోర్లు అవి ఉన్నాయి నీరు సమృద్ధిగా ఉంటుంది మాకు భూమికైతే నిండుగా నీరు అందుతుంది నీటి సమస్య అనేది మాకు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు